నమస్కారం అండి ప్రిన్సిపాల్ గారు లోపలికి రావచ్చా సార్ అదేండి మేము ఈ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయడానికి వచ్చామండి క్రింద అడ్మిషన్ దగ్గరికి వెళ్తే ప్రిన్సిపాల్ని ఒకసారి కలవండి అని చెప్పారండి అవునండి అంటే మా వారండి బ్యాంకులో చేస్తారు అయన ట్రాన్స్ఫర్ అయి ఇక్కడికి వచ్చారండి అయితే మా అబ్బాయికి ఒకసా ఇద్దరు పిల్లలు అండి అబ్బాయికేమో ఎల్కేజి అయిపోయిందండి యూకేజీలోకి వస్తారు పెద్దబ్బాయి ఏమో ఫోర్త్ కంప్లీట్ అయ్యిందండి ఫిఫ్త్కి ఐదో తరగతిలోకి వస్తాడండి అదే అండి అవునండి అదే అండి స్కూల్లో అదేనండి మాకు ఇక్కడ కొత్త అండి స్కూల్లో గట్రా అంతా బాగానే ఉంటుందా అండి అదే అండి అదేనండి తీసుకొచ్చానండి అదే అండి స్కూలు ఎన్నింటి వరకు ఉంటుందండి ఉదయం ఎప్పటినుంచండి

అదే అండి భోజనం ఎన్నింటికి అండి

అవును అదే అండి అంటే కొత్త కదండి అదే ఒక నాలుగు రోజులు ఇంటి దగ్గర నుండి పంపిస్తామండి తరువాత ఇక్కడ అలవాటయ్యాక వాతావరణం మరిగాకా మంచిగా ఉన్నాక అప్పుడు ఇక్కడ పెట్టిస్తామండి అంటే ఆటో గట్రా ఏమీ మాట్లాడలేదు అండి అవి కొంచెం కావచ్చు

సరేనండి అదేండి ఒకసారి మీరు చెప్పండి కొంచెం అలాగే అండి ఓకే అండి నమస్కారం అండి